తెలుగు భాషలో అనేక ఆసక్తికరమైన పదాలు మరియు ప్రతిపాద్దాలు ఉన్నాయి వాటిలో కొన్ని నాకు ప్రత్యేకంగా ఆసక్తికరంగా లేదా గుర్తించడంగా అనిపించేది ఏమన్నా ఉన్నాయా అంటే ఆ పదం వచ్చి తొమ్మిది రాళ్లు దానికి అర్థమేంటంటే చాలా దూరం ఉదాహరణకి ఒక ఉదాహరణ తీసుకుందాం తొమ్మిది రాళ్లు దూరం నుండి రావడానికి ఎంత సేపు పడుతుందో ఈ ప్రతి బంధం చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది భూగోళిక దూరాన్ని చూచిస్తుంది ఉపయోగపడుతుంది చూచించడానికి ఉపయోగపడుతుంది తొమ్మిది రాళ్లు అనేది ఒక ఉత్త దూరం ఇది చాలా దూరణానికి చూచిస్తుంది ఈ ప్రతిపద్ధం తెలుగు భాషలో చాలా సాధారణంగా మరియు ఇది తెలుగు భాష యొక్క సూచించినకు మరియు భాష నిర్మితలకు స్పదిస్తుంది ఇంకోటేంటంటే ఇంకో అద్ధం పదమేంటంటే అరటి రాసు దీనికి అద్దమేంటంటే అరటి పండ్లను శుభ్రం చేయడానికి ఉపయోగించే ఒక పరికరం ఉదాహరణ అరటి రాశులతో అరటి పండ్లను శుభ్రం చేయడం ఈ పదం కూడా చాలా ఆసక్తికరమైనది ఎందుకంటే ఇది ఒక నిశిష్ట పరికరాన్ని చూచించడానికి ఉపయోగిస్తుంది అరటి రాశు అనేది ఒక చిన్న కూడికను రాయి దీనిని అరటి పనులను శుభ్రం చేయడానికి ఉపయోగిస్తాము ఈ పదం తెలుగు భాషలో చాలా సాధారణం మరియు ఇది తెలుగు భాష యొక్క సంప్రదాయాన్ని గుర్తిస్తుంది ఇంకొక పదం ఆలనాడు ఆలనాడుకి అర్ధం ఏంటంటే పూర్వం దీనికి ఉదాహరణ ఆలనాడు ఈ ప్రాంతం చాలా సంపూర్ణంగా ఉండేది ఈ పదం చాలా సాధారంగా మరియు ఇది తెలుగు భాషలో చాలా ఉన్నతమైనది ఆలనాడు అనేది ఆలా అనే పదం నుండి వచ్చింది దీని అర్థం పూర్వం ఈ పదం తెలుగు భాష యొక్క సంస్కృత మరియు చరిత్రను ప్రదర్శించింది ఈ పదాలు మరియు పతి పా పతి అబదాలు తెలుగు భాషలో ఒక అద్దం మరియు సుభప్రదం భాషంగా సంస్కృతిని ప్రతిభింభిస్తాయి